నాకు లైబ్రరీకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం నేను వెళ్ళే లైబ్రరీ వేంకటేశ్వరా లైబ్రరీ అందులో ఏ బుక్ అయిన ఉంటుంది వ్యక్తి గత లైబ్రరీ అంటే మా పిల్లల స్టడీస్ రూమ్ అందులో నాకు ఇష్టమైన బుక్స్ దాచిపెట్టుకుంటాను మనసు బాలేనప్పుడు నేను నాకు నచ్చిన బుక్ చదువుకుంటాను